నమస్కారమండీ పుస్తకాలు కావాలండీ అ ఏ ఎటువంటి రకమైన పుస్తకాలు ఉన్నాయండి మీ దగ్గర నాకు వంద వంద పేజీల పుస్తకాలు ఒక అయిదు కావాలండీ రెండు వందల పేజీలు ఐదు కావాలండీ అహ ఇంకేమి అవసరం లేదండీ రెండు వందల పేజీలది తగ్గించండి అవి కొంచెం మొత్తం మీద ఎంత పడిందండి ఐదు

తగ్గించండి రేట్ ఓ మూడు వందలు తగ్గించండి అన్ని పుస్తకాలు తీసుకుంటున్నాను కదా ఎప్పుడుఇక్కె ఎప్పుడు ఇక్కడే కదండీ తీసుకునేది పదమూ పదమూడు వందలు చేసి ఇవ్వండి సరే అండీ ఇచ్చెయ్యండి ఇంక ఇచ్చెయ్యండి ధన్యవాదాలు